హలో ట్రావెల్ ఏజెన్సీ వారా నేను మీ క్యాబ్ బుక్ చేసుకున్నాను మీ డ్రైవర్ నా కాల్ లిఫ్ట్ చెయ్యట్లేదు ఇప్పుడు రాత్రి కాల్ చేసినప్పుడు ఉదయమే తెల్లవారుజామునే ఐదు గంటలకు వచ్చి తీసుకు వెళతా అన్నారు నేను పాడేరు హిల్స్కి వెళ్ళాలి ఏడు గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలి అప్పుడే నేను ఆ మేఘాలను ఆ మంచును ఆ ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళగలను మీ డ్రైవర్ ఏమో ఇంకా రాలేదు నేను మా కుటుంబ సభ్యులము అందరమూ వెళదామని రెడీగా ఉన్నాము మాకు అందుబాటులో లేరు ఆయన మీరు కొంచెం కాల్ చేసి మాకు కాల్ కలుపగలుగుతార మీరు కూడా చేశారా అవ్వలేదా అండి మరి నాకు ఇప్పుడు ఎలా అండి నాకు అవ్వకపోతే ఎలా నేను ఇప్పుడు వెళ్ళాలి కదా అర్జెంటుగా మరి మీరు తప్ప ఇంకెవర్ని అడుగుతాను అతను మీ డ్రైవేరే కదా మీ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోతే నేనేం చేయమంటారు ఉదయమే నాకు పెందలకాడనే వచ్చి తీసుకుపోతానని చెప్పారు ఇప్పటికీ రాలేదు నేను విహార స్థలానికి వెళ్ళాలి కదా నాకు టైం పోవాలి లేట్ అవుతుంది మీరు కొంచెం ట్రై చేసి నాకు అందుబాటులోకి వచ్చేలాగా చేయండి సరేనండి ఉంటాను